కోళ్ళ పెంపకంలో ముఖ్యంగా కోళ్ళను ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అదే విధంగా కోళ్ళకు సమయానికి మేత నీళ్ళు సమృద్ధిగా అందేలాగ చూస్కోవాలి అదే విధంగా వాటికి వైద్య పరీక్షలు చేయడం ద్వారా మనకి దిగుబడి వస్తుంది బరువు బాగా పెరిగి మనకు లాభాలు వస్తాయి అదే విధంగా కోడి ఉన్న ప్రదేశాన్ని మనం ప్రతీ రోజూ కూడా శుభ్రం చేస్కోవాలి దీని వల్లన మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కోళ్ళకు చిన్నప్పుడు చల్లని వాతావరణం లేకుండా వేడిగా ఉండేలాగ చూస్కోవాలి వీటికి చిన్నప్పుడు వేడిని ఇవ్వడం వలన వాటి పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది అదే విధంగా కోళ్ళు పెద్దవి అయ్యే కొద్ది మనం వాటికి తగినంత స్థలాన్ని కేటాయించాలి స్థలం అనేది ఎక్కువుగా ఉండడం వలన మనకు బరువు అనేది ఎక్కువుగా వస్తుంది మనము అధిక లాభాలను సాధించవచ్చు